నేనెప్పుడూ ఒంటరిగా యోగా చేయలేదు కానీ మా పాఠశాలలో మా యోగా గురువు గారు మా అందరికీ పిల్లలందరికీ యోగా నేర్పించేవాళ్ళు సాయంత్రం అయితే చాలు నాలుగు గంటలు నుండి పిల్లలు అందరినీ వరుసగా నుంచో పెట్టి యోగా ఆసనాలు వేయించే వాళ్ళు ఆ యోగా ఆసనలు వేయించటం వల్ల మాకు చాలా మనశ్శాంతి ఉండేది మాకు అప్పుడు ఒక్క కుటుంబం మేమంతా ఒక కుటుంబం లాగా అనిపించేది అందరం నవ్వుకుంటూ ఆనందంగా యోగా చేసుకుంటూ ఉండేవాళ్ళం జోకులు కొన్ని వేసుకుంటా హ్యా ఆనందంగా ఉండేవాళ్ళం అది నాకు చాలా నచ్చేది మా కా స్కూల్ డేస్లో నాకు మంచి రోజులు ఏమైనా ఉన్నాయి అంటే అది ఇవే